నమస్కారం అండి నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తున్నాణు అండి వాటి గురించి వాటి గురించి వివరించి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కట్టిద్దాం అనుకుంటున్నాను అండి మీ కుటుంబంలో ఎంత మంది ఉంటారండి ఏమి లేదండి ఈ పాలసీ మీ పిల్లలకు కూడా వర్తిస్తాయి ఇప్పటినుండి వారు మీకు వారు మీ కోసం డబ్బును జమ జమ చేయవచ్చు వారు పెద్దవారు అయినప్పటికి వారి పే పెళ్లి కోసం పెద్ద చదువుల కోసం చదవడానికి మీరు ఉపయోగపడతాయి మీ పిల్లల పేర్లతో పాలసీ ఉంటే అది పదిహేను సంవత్సరా సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాల నాన్ స్టాప్ పాలసీ ఇంకా ఉన్నాయి పాలసీలు ఉన్నాయి లేదండి అందులో మనము కొద్దిగా పదిహేను సంవత్సరాల వరకు కడతాం తర్వాత కట్టవలసిన అవసరం లేదు కంపెనీయే చూసుకుంటుంది కొంత సమయం పడుతుంది అండి అంటే మూడు నెలల వ్యవధిలో ఇస్తారు సంవత్సరానికి మీరు కట్టే దానికి కట్టేదానిని బట్టి కంపెనీ ఇస్తుంది అండి సరే అండి నా నెంబర్ తొమ్మిది తొమ్మిది జీరో రెండు మూడు ఐదు ఒకటి ఒకటి ఆరు ఏడు ఉంటాను అండి